ఇప్పుడు ఏముంది నూట నలభై రూపాయలకి రీచార్జ్ చేసుకుంటే ఓ అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ కాల్స్ ఆయే అన్లిమిటెడ్ నెట్ ఆయే మొత్తం ఇప్పుడు జియో అనేది ప్రపంచాన్నే ఏలుతుంది అవన్నీ అందుబాటు ధరల్లోనే ఉన్నాయి ఆన్లైన్ గేమింగ్ మొత్తం భూమిని సృష్టించిండ్రు కొత్త కొత్త గేమ్స్ మొత్తం ఏదో పబ్జి అదని ఇదని మొత్తం జనాన్ని మొత్తం అసలు జనాన్ని మొత్తం అసలు

ఐదు వందలు అంటే ఐదు వందలు వెయ్యి అంటే వెయ్యి ఎన్ని పైసలు అంటే అన్ని పైసలతోని రీఛార్జ్ చేసుకోవాలి మొత్తం మొత్తం పెద్దపెద్ద మిలినేయర్లు మొత్తం వాళ్ళకే చాలా ప్రాఫిట్ అయితుంది మన వల్ల మొత్తం అసలు ఇరవై రెండు రెండు వేల ఇరవై దేశంలో అసలు ఏడువందల మూడు మిలియన్ గేమింగ్ యాప్స్ డౌన్లోడ్ అయినాయి అంటే ఒక్క ఒక్క సంవత్సరంలోనే

దానికి అడిక్ట్ అయ్యి మన ఆరోగ్యం ఖరాబు చేసుకుని మొత్తం హాస్పిటల్లలో అడ్మిట్ అయ్యి మొత్తం దానికి అడెక్ట్ అయిపోతుర్రు అసలు గేమ్ పరిశ్రమ ఇప్పుడు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు లోపలే మూడు సంవత్సరాల లోపలే నూట పదమూడు శాతం పెరిగింది ఉన్నదానికంటే మొత్తం వినియోదారుల కస్టమర్లా సంఖ్య యాభై ఒక శాతంకి అధికం అవుతున్నది యాభై ఒకటిశాతంకి అధికమవుతుందంటే అసలు ఎంత

మన భారత దేశంలో నలభై నలభై కోట్ల మంది ఆన్లైన్ గేమ్స్ ఆడుతుర్రు అన్నమాట అది అంచనా మళ్ళా ఈ ఎందుకు నలభై కోట్ల మంది అంచనా వేస్తుర్రు అంటే ఈ కోవిడ్ తర్వాతనే ఈ కోవిడ్ వల్ల అసలు ఎన్ని ఎంత మొత్తం ఇంట్లో ఉంది అది అని ఇది అని వర్క్ ఫ్రం హోమ్ అని మొత్తం అందరికీ స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి ఇంకా భారత్ ఏమో ఈ మొత్తం ఈ ఆన్లైన్ గేమ్ ఆడే దాంట్లో మన భారతదేశం ఫస్ట్ స్థానం రెండో స్థానంలో ఉంది చైనా ఫస్ట్ స్థానంలో ఉంది ఇంకా చైనా అవి అని ఇవి అని ఆ చైనా ఫోన్లు అని వాడుతారు ఆ చైన్లు ఆ చైనా మెమరీ కార్డులను వాడి చైనా వాడిని బతికిస్తారు ఈ కృత్రిమ మేధస్సు వల్ల అసలు ఒక్క అడ్వాంటేజ్ కూడా నాకైతే కనిపిస్తలేదు అసలు నాకైతే నచ్చట్లేదు ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు అయితే గూగుల్ ప్లేస్టోర్ నుంచి అత్యధికంగా డౌన్లోడ్ చేసుకునే గేమ్లలో భారతీయ గేమింగ్ యాప్ లూడో లూడో వచ్చింది లూడో కింగ్ అగ్రస్థానంలో ఫస్ట్ స్థానంలో నిలిచింది ఆ లూడో అసలు ఏముంది ఎవరు చూసినా పిల్లలు చిన్న చిన్న పోరగాళ్ళు అసలు మా అన్న కొడుకులు ఉంటారు అసలు ఎంత చిన్న పోరగాళ్ళు అసలు ఆ పోరగాళ్ళు కూడా నైట్ పన్నెండు ఒకటి రెండింటి దాకా ఫోన్లు లేకుండా గేమ్స్ లేకుండా అసలు ఉండనే ఉండరు అసలు ఒక్కసారి మొత్తం క్రికెట్ అప్పుడు జాయింట్ క్లాస్ త్రీ డి రియల్ క్రికెట్ లాంటివి ఎక్కువ ఆకట్టుకుంటుంది ఒకసారి యాప్లని కొనుగోలు చేసి ఉచితంగా ఆడుకొని క్లాష్ ఆఫ్ క్లాన్స్ ఫ్రీ ఫైర్ అతద ఆటలు మరింత ఎక్కువ ఇంకా ఫ్రీ ఫ్రీ ఫైర్ అయితే ఇంకా చెప్పలేము దాని గురించి ఒకప్పుడు అసలు ఆన్లైన్ గేమ్ ఆడేటప్పుడు స్క్రీన్ టైం తగ్గించుకునేవారు కానీ లాక్డౌన్ విధించాక డేటా ప్లాన్ అప్గ్రేడ్ చేసుకొని స్క్రీన్ టైమ్ పెంచుకున్నారు ఇంకా ఎక్కువ కావాలని కోవిడ్ ముందు గేమింగ్ టెక్నాలజీ కంపె కంపెనీలో

పరిశ్రమలు ప్రా ప్రారంభమైన తర్వాత ఒక గంట తగ్గింది కోవిడ్ మహమ్మారి అసలు ఈ మొత్తం కోవిడ్ మహమ్మారి వల్లనే ఈ లాక్డౌన్ వల్ల వర్క్ ఫ్రం హోం రావడం వల్ల ఆన్లైన్ గేమ్స్ పై మొత్తం ప్రభావం చూపించింది అయితే ఇప్పుడు మొదట్లో అందరు కాసేపు ఆడిపోదాం అనేసి క్యాజువల్ గేమర్స్యే అంటే క్యాజువల్గా ఆడుతారు కానీ కొద్దిరోజులు అయినాక ఏం చేస్తారు మాకు డబ్బులు కావాలి అది కావాలి ఇది కావాలి అని డబ్బులు పెట్టి ఆడతారు

చదువులో వెనకబడిన ఇంట్లో సమస్యలు ఉన్నా పరీక్షలు సరిగ్గా రాకపోయినా పిల్లలను ఆమాసం నుంచి బయటపడడానికి ఒక ప్రపంచంలో అడుగుపెడతారు మొబైల్ గేమ్స్ ఆడుతు మొత్తం అసలు నేను ఎక్కువ పాయింట్స్ సాధించాను అని మురిసిపోతారు కానీ ఆ సంతోషం జస్ట్ ఆ సంతోషం ఎంత ఒక టూ మినిట్స్ ఆ సంతోషం కోసమే వీడియో గేమ్స్ ఆడతారు కానీ దాంట్లో అసలు ఎన్ని డిస డిసడ్వాంటేజెస్ ఉన్నాయి ఆన్లైన్ గేమ్స్ వల్ల మొత్తం దృష్టి లోపాలు వస్తున్నాయి మొత్తం చే అట్ల దృష్టి రూపాలు ఇప్పుడు మన భారతదేశంలో ఎంతోమంది ఆడుతుర్రు కానీ అట్ల దృష్టి లోపాలు వస్తున్నాయి అంటే సైట్ సైట్ వస్తుందని చైనా గేమ్స్లో మొత్తం చైనా భారతదేశంలో అయితే మొత్తం కర్ఫ్యూ విధించింది అంటే మొత్తం వీడియో గేమ్స్ ఆడద్దు అంటే ఇప్పుడు వీడియో గేమ్స్ లాంచ్ చేసింది చైనా వాళ్ళే మేడ్ ఇన్ చైనా అని ఇది ఫోన్స్ అమ్మేది చైనా వాళ్ళే వాళ్ళే కర్ఫ్యూ విధించినప్పుడు మన భారతదేశం మాత్రం ఈ వీడియో కాల్స్ అని వీడియో గేమ్స్ అని కృత్రిమ మేధస్సు అని అది అని ఇదని మొత్తం ఆగమాగం జగన్నాథం చేస్తుర్రు ఆటల కోసం వేచిన సమయం పరమితం విధించారు అంటే ఇప్పుడు మొత్తం పరిమితి విధించిర్రు ఎవరు చైనా వాళ్ళు అంటే పది గంటల నుంచి ఉదయం ఎనిమిది గంటల లోపే ఆన్లైన్ గేమ్స్ అంటే ఒక గంట మాత్రమే ఆడాలి ఇట్లా కర్ఫ్యూ విధించిర్రు అదే మన దాంట్లో అయితే ఏ కర్ఫ్యూ లేదు పొద్దుగాల లేచిన కాడ నుంచి రాత్రి పడుకునే దాకా పనుకునే దాకా మొత్తం ఆడుడే ఆడుడు మొత్తం అసలు యాప్ను చూసి ఆగలేరు ఇంకా ఆడకుండా ఉండలేరు ఆట మొదలైతే ఆగిపోరు ఆపితే ఊరుకోరు మొత్తం అలా వర్చువల్ మైదానంలోకి అందులో అడుగు పెట్టిండ్రు అంటే గతం కృత్రిమ మేధస్సు మొత్తం ఇక కతమైనట్టే ఆన్లైన్ ఆటల్లో ఉన్న గొప్పతనం ఏంటిదంటే అసలు ఆట మొదలుపెట్టంగానే ఆ మనసులోకి ఆవేదన పెట్టంగానే ఇంకా మొత్తం ఇట్లా ఎడిట్ అయిపోతానే ఉంటారు ఎందుకంటే ఇట్లా కాయిన్స్ సౌండ్ ఆ సౌండ్ ఈ సౌండ్

అసలు ఆన్లైన్ గేమ్ వల్ల అసలు ఆత్మవిశ్వా ఆత్మవిశ్వాసం పెరగదు కాలక్షేపం ఒక అంటే ఏదో ఒకటి టైంపాస్కి ఆడుతున్నట్టు ఉంటుంది దానివల్ల అసలు మనం చాలా అప్రమత్తంగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి అసలు లేకపోతే వేస్ట్ అసలు మనం అడిక్ట్ అయి ఇట్లా కావడం వల్ల చాలా మనకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి అసలు డబ్బులు పెట్టి పోటీపడే ఆన్లైన్ ఆటలని రియల్ మనీ గేమ్స్ అని కొన్ని ఉంటాయి అయ్యి రియల్ మనీ గేమ్స్లో

అట్ల చేసి ఎనభై శాతం మొత్తం చిన్న మొత్తదులో పది రూపాయలు తోని స్టార్ట్ అయ్యి ఆ మొత్తం అప్పులు చేస్తారు అప్పులు తీరవు చివరికి ఆస్తులు అమ్ముకుంటారు తాకట్టు పెట్టుకుంటారు మొత్తం అసలు కొందరు దొంగతనాలు అంటే ఆ పైసలు కోసం ఆ పైసలు సంపాదించాలనే దానికోసం దోపిడీలు చేస్తారు దొంగతనాలు చేస్తారు ఆటల ఇట్లా చేస్తే అంటే మీరు టైంపాస్ ఆటలు ఆటలానే తీసుకోవాలి కానీ మన భారతదేశంలో ఉండే మ్యాక్సిమం పీపుల్స్ మాత్రం

స్మార్ట్ ఫాంటసీ గేమింగ్ ప్లాట్ఫామ్ ఆడద్దు అంటే తండ్రిని చంపుతాడు ఒక్కడు అంటే ఈ ఆన్లైన్ గేమ్ల వల్ల వ్యసనంతో పాటు చదువులో వెనుకబడతారు ఉద్యోగాలను కోల్పోవడం ఇవన్నీ చూస్తూనే ఉన్న మనం ఆన్లైన్ గేమ్ క్రమబద్ధరించుకున్నవి ఈ ఆన్లైన్ గేమ్లను అసలు ఒక్క మన భారత దేశంలో వాళ్ళను ఒక నేరస్తులను తయారుచేస్తుంది కానీ మెదడుకు మేతలాగా ఏదో వాళ్ళు ఏదో మొత్తం డెవలప్ అయ్యి కంపెనీలో పెట్టి ఇట్లా అన్ని ఒక్క ఒక్క ఆన్లైన్ గేమ్ చూడలేదు అట్లా గేమింగ్ డిసార్డర్ అని ఉంటుంది ఒకటి నెక్స్ట్ ఆన్లైన్ గేమింగ్ డిసార్డర్లో ఇప్పుడు ఏముంది ఈ డిసార్డర్ పరిధిలోకి రాకుండా నలభై నిమిషాలు నలభై నిమిషాలు కనీసం ఒక అర్థగంట కూడా దాటకుండా ఉండలేకపోతుర్రు అట్లుంటుంది అసలు ఒక అర్ధ గంట కూడా ఆడకుండా ఫోన్ చూడకుండా ఉండలేకపోతుర్రు చిన్నచిన్న పిల్లలు ఒక

ఎక్కువసేపు గొడవ చేసామా అసలు ఎక్కువ కొంత మంది పిల్లలు ఎట్లా ఉంటారంటే మొత్తం అసలు ఇంకా ఫోన్ లేకపోతే బడికి పోరు తినరు అసలు ఏదీ చేయరు అట్లుంది మొత్తం ఒక కృత్రిమ మేధస్సు వాడకం మాత్రం ఎట్లా ఉంది అంటే డిసడ్వాంటేజెస్ వల్ల మెయిన్ పిల్లలు చదవట్లేదు చదువులో వెనుక పడుతుర్రు ఉద్యోగాలు చెయ్యట్లేదు ఉద్యోగాలు చేసిన

ఇట్లా నాశనం కాకుండా మంచిగా ఉన్నాం కుటుంబాలు లేనే లేవు నా ఈ ఆటల్లో కృత్తిమ మేధస్సు వాడకం గురించి అయితే నాకు చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అసలు నాకు నచ్చడం కూడా నచ్చట్లేదు ఈ కృత్రిమ మేధస్సు వాడడం కంటే మంచిగా అప్ అప్పట్లో ఉన్న ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అప్పట్లో ఉన్న నార్మల్గా మనం అందరం కలిసి ఆడుకునే ఆటలు ఆటలు మంచిదని నాకు అనిపిస్తుంది ఇదే నాది